హలో చెప్పండి అవునండి ఈవెంట్ ప్లానింగే డెకరేషన్స్ అవి ఇవి ఓకే అండి ఓకే అంటే ఈవెంట్ థీమ్ అంటే డెకరేషన్ వచ్చి మీకు హై బడ్జెట్ లో బడ్జెట్ అంటే ఎంత ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు మీరు ప్లానింగ్కి కాస్ట్ గ్రాండ్ ఆహా గ్రాండ్ ఈవెంటా ఓకే అండి అంటే మ్యారేజ్ అండ్ రిసెప్షన్ రెండు ఉంటాయా మీకు అయితే మా దగ్గర టూ త్రీ ఉన్నాయి అంటే పెళ్ళీ పందిరి లైక్ వెనకాల ఫుల్గా ఇలా వైట్ అండ్ రెడ్ ఫ్లవర్సు నార్మల్ ఫ్లవర్స్తో చెయ్యమంటారా లేదు అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్తో చెయ్యమంటారా డెకరేషన్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటే ప్లాస్టిక్వి ఏమీ ఉండవు ఫ్లవర్స్లాగానే కనిపిస్తాయి అవి కొన్ని ఇవి కొన్ని యూజ్ చేస్తాము ప్లాస్టిక్ అయితే వాడిపోకుండా ఫ్రెష్నెస్గా కనిపిస్తాయి ఫొటోస్ అన్నిటికీ చేంజ్ అవదు నా ఒపీనియన్ అయితే ప్లాస్టిక్ ఫ్లవర్సు బెస్ట్ నా ఒపీనియన్ కొన్ని యూజ్ చేస్తాము ఈ ఫ్లవర్స్ కూడా కోట డస్టర్ పేట్టి చేస్తాము అయితే ఈ ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ యూజ్ చేస్తే ఏంటంటే కొద్దిగా కాస్ట్ కొంచెం దానికి దీనికి ఒక టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ డిఫరెన్స్ ఉంటుంది అలా మా దగ్గర స్టార్టింగ్ వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఉంటాయి మా దగ్గర డెకరేషన్స్ అనేవి ఏ మీరు అది మీ ఏ ఫ్లవర్స్ ఏ కలర్ ఫ్లవర్స్ వైటు వాటికి ఎక్కువ కాస్ట్ ఇలా ఉంటుంది అన్నట్టు వైటు వైట్ అండ్ రెడ్ అండ్ పెళ్ళి పందిరిలో వెనక సైడు దేవుడి ఫొటోసు యూజ్ చేస్తారు కదా దేవుడివి ఇలా వే వేంకటేశ్వరస్వామి వినాయకుడిది అలా వీటిని బట్టీ కాస్ట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది మళ్ళీ పందిరి సైజు ఫోర్ ఫీటు కొందరు పెద్దగా కావాలని అంటారు అలా పందిరి వెడల్పును బట్టి అమౌంటు అనేది ఇంక్రీజ్ అవుతుంది స్టార్టింగ్ ప్రైస్ అయితే రెండింటికి కలిపి ఫిఫ్టీ థౌజండ్ నుంచి మా దగ్గర స్టార్టింగ్ ఉన్నాయి యా మేము అన్నంత కాకుండా కొద్దిగా డిఫరెన్స్ తగ్గిస్తాము మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి మీకు నేను వచ్చి మిమ్మల్ని ఫోటో చూపించి కలుస్తాను ఈవెనింగ్ వచ్చి మీట్ అవుతాను రేపు ఒకసారి కాల్ జే మీరు ఫ్రీ ఉన్న టైం చెప్తే మేము వచ్చి కాంటాక్ట్ డిస్కస్ చేద్దాము ఓకేనా ఓకే అండి